నాకు అనేక ఇష్టమైన క్లాసిక్ పుస్తకాలు వింటేజ్ కాపీలు స్పెషల్ ఎడిషన్లు మరియు హార్డ్ కాపీలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి గ్రీక్ ట్రాజెడీలా ఒక సెట్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ప్రచురించబడింది ఈ సెట్ నాకు నా తాత నుండి వచ్చింది అతను ఒక పెద్ద పుస్తకాల ప్రేమికుడు పుస్తకాలు చాలా బాగా నిల్వచేయబడినాయి మరియు చాలా అందంగా ఉంటాయి జేమ్స్ చోయస్ యొక్క యూనిసిస్ యొక్క పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రచురించబడిన మొదటి ఎడిషన్ ఈ పుస్తకం ఒక సాహస యాత్ర గురి మరియు ఒక కళాఖండం నేను దానిని ఒక పుస్తక దుకాణంలో కనుగొన్నాను మరియు దాని యొక్క చరిత్ర మరియు విలువ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను ఒక పుస్తకం యొక్క స్పెషల్ ఎడిషన్ అది నా అభిమాన రచయత యొక్క సంతకంతో వస్తుంది ఈ పుస్తకాలు చాలా ప్రత్యేకమైనవి మరియు నాకు చాలా విలువైనవి ఒక పుస్తకం యొక్క హార్డ్ కాపీ అది నా పుస్తకాల యొక్క మొదటి కాపీ ఈ పుస్తకాలు నాకు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి నా చదవడం యొక్క ప్రారంభమైనవి ఈ పుస్తకాలు నాకు చాలా విలువైనవి ఎందుకంటే అవి నా చదవడం మరియు సృజనాత్మకతను స్పూర్తిని అందిస్తున్నాయి అవి నా జ్ఞాపకాలను కూడా భద్రపరుస్తాయి మరియు నా జీవితంలోని ముఖ్యమైన సమయాలను గుర్తుచేస్తాయి